ఈ మాకు హౌస్కి పెయింట్ వేయాలి అండి

మా హౌస్కి పెయింట్ వేయాలి అండి కొంచెం కలర్స్ వేయాలి ఇది టూ ఫ్లోర్స్ టూ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి టూ పోర్షన్స్ ఉంటాయి ఫార్టీ థౌజండ్ వాళ్ళకి షేర్ చేయాలా అండి అదే ఎన్ని రోజుల్లో ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారో బట్టి ఉంటుందా

టూ వీక్సా అండి పెయింట్ మొత్తం అన్నీ మీవేనా మేము ప్రొవైడ్ చేయాలా అండి ఓకే ఓకే అండి మేము ప్రొవైడ్ మాకు నాకు ఇష్టమైన కలర్లు అవి మేము తెచ్చుకుంటే మీరు పెయింటర్ను ప్రొవైడ్ ప్రొవైడ్ చేసి మీరు టూ టూ వీక్స్లో కంప్లీట్ చేస్తారా ఓకే అండి మాకు కొంచెం పెయింట్ బాగా వేసినవి మాకు గ్రాఫిక్స్ బాగుండాలండి వాళ్ళని రిక్వయిర్గా పంపించండి ఓకేనా అంటే ఇవి కొంచెం సీలింగ్ కూడా కొంచెం నీట్గా డ్రాయింగ్ వేసేలాగ ఉండాలి నాకు కొంచెం ఓకే అండి అడ్వాన్స్ ఏమైనా పే చేయాలా ఓకే అండి నేను పే చేస్తాను